భారతీయ రవాణా వ్యవస్థ మరియు మౌలిక సదుపాయాలు దేశంలో ప్రజలు ప్రయాణించడానికి మరియు రవాణా చేయడానికి అందుబాటులో ఉన్న సాధనాలు మరియు సౌకర్యాలను సూచిస్తాయి ఇందులో రోడ్లు రైల్వేలు విమానాశ్రయాలు ఓడరేవులు మరియు ప్రజా రవాణా ఉన్నాయి దేశం యొక్క ఆర్ధిక వృద్ధి మరియు అభివృద్ధికి మరియు దాని పౌరుల జీవన నాణ్యతను మెరుగుపరచడంలో రవాణా రంగం కీలక పాత్రా పోషిస్తుంది భారతదేశం పెద్ద మరియు భిన్నమైన రవాణా వ్యవస్థను కలిగి ఉంది అయితే ఇది రద్దీ తెలవమైన నిర్వహణ పరిమిత ప్రజా రవాణా మరియు పెట్టుబడి లేకపోవడం వంటి అనేక సవాళ్ళను ఎదురుకుంటుంది ఈ సవాళ్లు ఉన్నప్పటికీ రవాణా వ్యవస్థ మరియు మౌలిక సదుపాయాలను మెరుగు పరచటానికి ప్రభుత్వం కృషి చేస్తుంది మరియు ఇటీవలే సంవత్సరాలలో గణనీయమైన పెట్టుబడులు మరియు నవీకరణలు జరిగాయి ప్రయోజనాలు రోడ్ నెట్వర్క్ ఐదు పాయింట్ ఐదు మిలియన్ కిలోమీటర్లకు పైగా రోడ్లతో భారతదేశం ప్రపంచంలో రెండవ అతి పెద్ద రోడ్ నెట్వర్క్ను కలిగి ఉంది రోడ్లను నాణ్యతను మెరుగుపరుచుకోవడంతో పాటు మరో మూలా ప్రాంతాలను అనుసంధానం చేసేందుకు నెట్వర్క్ను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది రైల్వేలు భారతీయ రైల్వేలు నూటపదిహేను వేల కిలోమీటర్లకు పైగా ట్రాప్తో ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే నెట్వర్క్లలో ఒకటి మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం భద్రత చర్యలను మెరుగుపరచడం మరియు రైళ్ల వేగాన్ని పెంచడంలో ప్రభుత్వం పెట్టుబడి పెడుతోంది వాయు రవాణా ఇటీవలి సంవత్సరాలలో భారతీయ విమానయాన రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది దేశంలో పెరుగుతున్న దేశీయ మరియు అంతర్జాతియా విమానయాన సంస్థలు పెరుగుతున్నాయి ఇది విమాన ప్రయాణాన్ని ప్రజలకు మరింత అందుబాటులోకి మరియు సరసమైనదిగా చేసింది సవాళ్లు రద్దీ రవాణా వ్యవస్థలో వృద్ధి ఉన్నపటికీ భారతదేశంలోనే అనేక నగరాలూ ఇప్పటికి తీవ్రమైన రద్దీ మరియు ట్రాఫిక్ సమస్యలను ఎదురుకుంటున్నాయి దీని వల్ల ప్రయాణ సమయం పెరుగుతుంది మరియు సమర్వం తగ్గుతుంది కెల కెలవమైన నిర్వహణ రవాణా వ్యవస్థలోని కొన్ని భాగాలు ముఖ్యంగా రెం రోడ్లు మరియు రైళ్లు నిర్వహణ మరియు అప్గ్రేడ్ అవసరం ఇది భద్రత సమస్యలు మరియు తగ్గిన సామర్ధ్యాన్ని కలిగిస్తుంది పరిమిత ప్రజా రవాణా అనేక నగరాల్లో ప్రజా రవాణా వ్యవస్థ పరిమితంగా మరియు నమ్మదగినదిగా ఉంది ఇది ప్రజలకు అవసరమైన సేవలను పొందడం మరియు పనిచేయడానికి ప్రయాణించడం కష్టతరం చేస్తుంది పెట్టుబడి కొరత అభివృద్ధి అవసరం ఉన్నప్పటికీ రవాణా రంగంలో పెట్టుబడులు సరిపోలేదు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో దీనితో ఆయా ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు రవాణా సేవలు కొరవవుతున్నాయి భారతదేశ రవాణా వ్యవస్థ మరియు అవస్థాపన అనేది దేశ అభివృద్ధిలో ఒక ముఖ్యమైన అంశం మరియు జనాభా అవసరాలకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ సౌకర్యాలను మెరుగుపర్చడానికి మరియు విస్తరించడానికి నిరంతరం ప్రయత్నాలు అవసరం